ఏఐ అనేది కుత్రిమ మేధస్సు ఇది సత్యవంతమైన సాధనం కావచ్చు అయితే ధ్య దానిలో కూడిన కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ఏఐ యొక్క కొన్ని లాభాలు మరియు నష్టాలు లాభాలు ఏఐ మానవులు చేయలేని పనులను ఆటోమేట్ చేయడానికి ఉపయోగించవచ్చు ఏఐ కొత్త ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధి చేయడానికి మరియు మెరుగు పరచడానికి ఉపయోగించవచ్చు నష్టాలు దుర్వినియోగం చెయ్యవచ్చు ఉదాహరణకు అది చెయ్యడానికి లేదా మోసం చెయ్యడానికి ఏఐ నిరుద్యోగాన్ని కల్పిస్తుంది ఏఐ వ్యక్తులను వారి సృజనాత్మకతను కోల్పోయేలా చేస్తుంది